మా పల్లె సమూహంలో బతుకమ్మ సంబరాలు చాలా జరుపుకుంటాము ఆ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆటలో చాలా అందంగా నృత్యాలు చేస్తాము ఇంకా డీజే లాంటి సౌండ్స్తో ఎక్కువ సమయం నృత్యంపై కేటాయిస్తాము